ఇళయరాజా పాటలల్లో వినరా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడ మెలా వింత వింత దారుల్లో ఆనంద వేళ అన్న సాంగు చాలా బాగా ఇష్టము ఆ సాంగు వినడానికి వినసొంపుగా చాలా బాగుంటుంది ఇప్పటి సాంగ్సు కొంచెం కొన్ని కొన్ని ఫోక్స్ అట్లా ఇట్లాననీ కొంచెం అసభ్యంగా ఉంటున్నాయి కదా అప్పటి సాంగ్స్ ఇళయరాజా సాంగ్స్ అస్సలు సూపర్ బాగుంటాయి